హలో సార్ నేను ఫిజిక్స్ సార్ ని ఇదే కొత్తగా స్కూళ్ళు మళ్ళీ ఓపెన్ అయ్యాయి కదా సార్ స్కూల్ గురించి మాట్లాడదాం అని చెప్పేసి అదే రేపటి నుంచి స్కూళ్ళు స్టార్ట్ అవుతున్నాయి కదా అదే స్కూల్ లో స్టడీ గురించి మాట్లాడదాం అని చెప్పి చేశాను సార్ డై డైలీ స్టడీ అదే సార్ అదే న్యూ అడ్మిషన్ రావడానికి పేరెంట్స్ ఏమో ఫీజుల గురించి కొంచం ఆలోచిస్తున్నారు సార్ దాని గురించి కొంత మంది పిలల్లు ఏంటంటే అండీ బ్యాక్ లాగ్స్ ఆగి పోయి ఉన్నారు కదా వాళ్ళు మళ్ళీ రీ అడ్మిషన్ చేస్తే అమ్మ వడి పడిద్దా పడదా అని చెప్పి దాని క్లారిటీ కోసం